బతుకమ్మను పేర్చడము ఒక కళ అసలు తొమ్మిదో రోజు బతుకమ్మ ఎంతో పేర్చడానికి చాలా కష్టపడాలి అది బ పెద్ద బతుకమ్మ కదా అది సద్దుల బతుకమ్మంటారు గునుగు పూవులు తంగిడి పూవులు రాత్రే సిద్ధం చేసుకుంటాం కాస్త పొద్దుపొడిచిన తరువాత బతుకమ్మను సిద్ధం చేస్తాం ఇంట్లో వాళ్ళంతా కలిసి చేసుకుంటాం తంగేడి పూలతో బతుకమ్మ ఎత్తు పెద్దగా ఎత్తు చేసి మొక్కల పీట మీద పెట్టి తాంబూలము గుమ్మడి పూలు ఆకులు పరిచి మధ్యలో ఒనుకుతూ తంగేడు తుక్కుతో నింపేసి రంగు రంగుల దినగునుగు పూలుతోటి బతుకమ్మను తయారు చేసుకుంటాం వలయాకారంలో తయారు చేసి అలికి ముగ్గులు పెట్టి కొబ్బరి నువ్వులు బియ్యం అవి ప్రసాదాలు ఫలహారాలు అవి పెడతాం బతుకమ్మని తయారు చేసుకోవడమంటే చాలా ఇష్టం అందరూ చాలా ఇష్టంగా చేసుకునేదది దానికోసం రాత్రికి రాత్రే అన్నీ పువ్వులు సిద్ధం చేసుకోని తెచ్చుకుని సందడి సందడిగా ఉంటుంది ఆట పాటలతో అందరం కలిసి సంతోషంగా సరదాగా చేసుకునే పండుగిది బతుకమ్మని తయారుచేసుకోవడం బతుమ్మ పూజ చేసుకోవడం చాలా చాలా సంతోషకరంగా ఉంటుంది